మనా అన్నయ్య చనిపోవడం లిస్టులో లేకుండా తీసేసారా లేదా చూశారా అదే ఒకసారి చెక్ చేసి చూసి అధికారికంగా అది రిజిస్టర్లో చనిపోయినట్టుగా నమోదయిందో కాలేదో మనం ఒకసారి చూడాలి గ్రామపంచాయతీలో కానివ్వండి బయట మన మండల ఎంఆర్వో ఆఫీస్లో మన అన్నయ్య చనిపోయిన విషయం అసలక్కడ రికార్డ్లో నేముందా తీసేసారా అని మనం కరెక్ట్గా చూసుకొని రావాలి చూసిరండి ఒకసారి వెళ్ళి